ఈ రోజు నేను స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాను అందులో ఆర్డర్ చేశాను మీకు నాకు ఆ రసి కావాలంటే నా ఆర్డర్ను నేను గుర్తుపట్టాలి అంటే యాప్లోకెళ్ళి ఆర్డర్స్లోకెళ్తే దాని మీద క్లిక్ చేస్తే అందులో ఆర్డర్స్ నేనేంచేసిందని చూపిస్తుంది